డ్రైవర్ మనం వేరే దారిలో ఎందుకు వెళ్తున్నాం నో రోడ్డు నిర్మాణ అవుతుందా అచ్చా ఓకే అయితే మనం వేర వెళ్ళడానికి ఎంత సమయం పడుతుంది అమ్మో ముప్పై నిమిషాలా నేను తొందరగా వెళ్ళాలి తొందరగా ఆటో వెళ్ళనివ్వు అందుగాను నేను నీకు ఎక్కువ డబ్బులు ఇస్తాను